హలో చెప్పండి మ్యామ్ మ్యామ్ సర్విస్ ఏ చెప్పండి అవుతుంది అవుతుంది అదే రామనాదన్ టెంపుల్ కు ను అండ్ తాటిపూడి డ్యామ్ కు అండి మీరెంతమంది వస్తున్నారండి నలుగురండి మ్యాడమ్ మీరు ఎక్కడ మిమ్మల్ని ఎక్కడ పిక్ అప్ చేసుకోవాలి మళ్ళీ తిరిగి ఎక్కడ డ్రాప్ చెయ్యాలి ఓకే అండి ఓకే అండి మ్యామ్ అదే ఎస్ కార్ట్ లో పిక్ అప్ చేసుకోవాలంటే మ్యామ్ ముందు తాటిపూడి డ్యామ్ చూసేసి ఆ తర్వాత ఆఫ్టర్నూన్ మయూరు హోటల్ లో ఎక్కడో డిన్నర్ చేసేసి ఈవినింగ్ ఈ రామనాదన్ టెంపుల్ చూసి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను మ్యాడమ్ మీకు ఓకేనా మ్యాడమ్ ఓకే అండి మీరు ఎంత మంది వస్తున్నారు నలుగురు అన్నారు కదా అండి మ్యామ్ నలుగురి కంటే మనిషికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది మ్యామ్ మ్యామ్ మా ఫుడ్ కూడా మాదే మ్యామ్ డిన్నర్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం మ్యాడం మ్యామ్ ఓన్లీ సర్వీస్ అయితే అలాగే మ్యాడం మేము హోటల్ లో ఫుడ్ కూడా సర్వీస్ చేస్తాము మ్యాడమ్ ప్రొవైడ్ చేస్తాము మ్యామ్ అంత తక్కువకి ఎవరూ చేయరు మ్యామ్ అది లాస్ట్ వీక్ ఏమో కరోనా తర్వాత రేట్లు పెరిగాయి మ్యాడమ్ సో ఇప్పుడయితే మరి ఇలా ఉన్నాయి మ్యాడమ్

ఓకే మ్యామ్ అవునా తాటిపూడి డ్యామ్ దగ్గరే మేము ఎంత సేపన్నా ఉంటాము అన్నీ ఫోటోస్ అవి మీకు కెమెరా లో మేమే కెమెరా లో తీసి మీకు చూపిస్తాము అలాగే ఈవినింగ్ వచ్చి మీకు లంచ్ అయిన తర్వాత డిన్నర్ అయిన తర్వాత మీకు ఈవెనింగ్ వచ్చి సారీ లంచ్ అయిన తర్వాత మీకు రామనాదన్ కూడా చూపిస్తాం మ్యాడమ్ క్యాబ్ వచ్చేసి మీరు విజయనగరంలో ఎక్కడ దింపమంటే అక్కడ దింపేసి దింపేస్తాం మ్యాడమ్ మ్యాడం పేమెంట్ ఆన్లైన్ ఆ క్యాష్ ఆ మ్యాడమ్ ఆన్లైన్ పేమెంట్ మ్యాడమ్ ఓకే మ్యామ్ అయితే మ్యాడమ్ రేపు ఎన్నింటికి కాల్ చేయమంటారండి ఓకే మ్యామ్ నైన్ థర్టీ కి కాల్ చేస్తాను మ్యాడమ్ క్యాబ్ డ్రైవర్ నంబర్ మీకు మెసేజ్ చేస్తాను మ్యాడమ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఓకే మ్యామ్